పదహారు రెండు రెండు వేల మూడు పదమూడు పది రెండు వేల నాలుగు పదహారు పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై మూడు పద్దెనిమిది పది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు